ఇవి ఫ్రెషుగున్నాయండి ఫ్రూట్సు అదే దానిమ్మకాయలోక రెండు కేజీలియ్యండి బొప్పాసు కాయొక మూడు కాయలివ్వండి లేదు లేదు పచ్చియేవ్వండి పచ్చియేవ్వండి ఏండి ఇంటికెత్తేలోపు పాడై పోతున్నాయి ఇంకోటి మామిడికాయలొకటండి రెండు పరకలండి చూడండి చూసి మంచివెయ్యండి అదేలేండి యాపిల్ కాయకూడ వెయ్యండి ఒక రెండొందలు యాపిల్స్ అట్లా వెయ్యండి ఊ ద్రాక్షా పల్లొక అరకేజీ వెయ్యండి నల్ల ద్రాక్ష అండి నల్ల ద్రాక్ష వెయ్యండి చూడండి ఎంతయినాయి చూడండి మొత్తం అన్నీ కరెక్ట్గా చెప్పండి

పరక చాలు

ఏడొందలు తీసుకోండి లేదు లేదు లేదు ఏడొందలు తీసుకోండి ఫైనల్గా ఇంకంతే ఇంకేమొద్దొద్దు మళ్ళీ మండే వస్తాంగా కదా మళ్ళీ మళ్ళీ వస్తాం చూద్దాం తర్వాత తర్వాత దాంట్లో చూద్దాం చాలు చాలు ఏంకాదు అది లేదు లేదు లేదు ఈ తర్వాతింక చూద్దాంలే సరేనా తీసుకో తీసుకో ఇంక